చెప్పండీ అవునండి అవునండీ పెళ్ళికండి పెళ్ళికంటే ఏ తారీఖండి ఇరవై తొమ్మిది అండి పొద్ధున్నే సాయంత్రమా ఎక్కడండి అది ఏ ఊరండి రాజమండ్రి అండి లేదంటే చుట్టుపక్కలా

సరే అండి ఏంటండి ఎంతుంటదండి స్టేజు అంటే ఎంత పొడవుంటదో ఓ పదడుగులు అది ఇది పొనీ ఇది ఇప్పుడు మోడల్ ఎలా కావాలండి ఫ్లవర్సు రోజ్ ఫ్లవర్స్తోనా లేదంటే మాములుగా కలర్సా సన్ఫ్లవర్ టైప్ వస్తాయి కదండి బటర్ ఫ్లై థీమ్ అండీ మొత్తము అన్నీ రోజెస్ అన్నీ పెట్టి అయితే అంటే అది స్టేజ్ని బట్టి చెప్తామండి

పెళ్ళికి అదే మేమ్ స్టార్టింగ్ అదీ మీరు బటర్ ఫ్లై థీమ్ అయన్ని వచ్చేలా చూడాలంటే దగ్గర దగ్గర ఒక డెబ్బై ఐదు వేలు అవుతదండీ మేము అనుకున్నదానికన్నా అండి ఇంకా మేం తక్కువే చెప్పామండి ఇంకా మేము అనుకున్నదానికన్నా స్టేజ్ ఇంకా పెద్దగుంది ఇంకా పెరుగుతుందండి ఎందుకంటే స్టేజ్ పెరిగేకొలదీ ఐటమ్స్ పెరుగుతా ఉంటాయి కదండి ఇరవై అడుగులండి అంటే ఎక్కువ ఎక్కువ శాతం అయితే ఇరవై అడుగుల స్టేజే ఉంటదండి పదిహేను ఇరవై మధ్యలోనే ఉంటుంది అంతకుమించి మరి ఉండదు ఒక వేళ ఉంటే కనుక పెరుగుతది అంటున్నా అందుకనే అవునండి ఏంటండీ మీరు మీరు వేరే దగ్గర నుంచి అవన్నీ వచ్చేకన్నా మెయిన్ చూసుకోవల్సిందేంటంటే మోడల్ చూసుకోవాలి అంతేనండి ఫ్లవర్స్ అవే ఉంటాయి మారు మారుతాయి కానీ మీరు పెట్టేపుడు మల్టీ కలర్స్లో వస్తునయి చూశార ఎదర మొత్తం ఇదివరుకు ఏంటంటే మూడేసి లైన్లు ఒక్కో కలర్ ఒక్కో కలర్ అక్కడక్కడ ముద్ద ముద్ద కింద కరెక్ట్గా కనబడేది ఇప్పుడేముంది అన్ని కలర్స్ కలిపి పెడతన్నారు అదొకటి నీటుగా ఉంటంది అలాగా మీరు మంచివి సెలక్ట్ చేసుకుంటే బాగుంటదండి లుక్ ఉంటదండి మీరు నెట్లో చూసుకోడి నెట్లో చూసుకుంటే మీరు ఆ మోడల్లో ఏదన్నాఏ బట్టర్ ఫ్లై థీమ్ అంటే అది చాల కొడితే నెట్లో వచ్చేస్తాయండి మీరు ముందే చూసుకొని చెప్పండి మీరు ఓకే ఈ రేట్ న్నీ ఓకే అయ్యాక అడ్వాన్స్ ఇచ్చారంటే మేము కూడ దానికి సంబందించిన సామన్లు కట్టా అన్నీ తయారు చేయించుకోవాలండి అందాక మీరు మోడల్ సెలక్ట్ చెయ్యండి మోడల్ని బట్టీ చూద్దామండి అంటే మీరు బట్టలు నేనది చెప్పింది డెబ్బై ఐదు వేలు అండి అప్రాక్సిమేట్గానే చెప్పానండి అంటే మీరు బటర్ బట్టర్ ఫ్లై థీ థీమ్ అంటే మీకు మధ్యలో ఒక రౌండ్ వచ్చి అక్కడక్కడ బటర్ ఫ్లై షేప్లో ఫ్లవర్సు రెడ్డు పింక్ అలాంటివి కట్టా వస్తా ఉంటాయండి మీకెక్కడ బటర్ ఫ్లై వచ్చినా కానీ ఫ్లవర్స్తోనే ఉంటాదండి పైన లైన్గా ఒక లైను స్టైట్గా ఉండి దాని మీద ఒక బటర్ ఫ్లై ఉంటదండీ రౌండ్ ది రెండు రౌండ్లు వస్తాయి రెండు రౌండ్ల మిద కూడ బటర్ ఫ్లై ఉంటదండి మళ్లీ సైడ్సు స్టాండ్స్ మీదా ఒకటి చిన్నది పెద్దది అలాగ ఉంటాయండి ఉంటాయండి మీకు అవి కావాలంటే అవి కూడా ఉంటాయ్ బ్ల బెలూన్ బ్లాస్ట్ ఉంటదండి బెలూన్సు పేలేలా కావాలంటే మీకు బెలూన్స్ ఉంటయండి లేదంటే చిచ్చు బుడ్డులు అవి వస్తాయి కదండి స్పార్క్సు ఉంటాయండి లక్షా పాతిక అండి లేదండి ఎందుకంటే ఇక లక్షక్వా క్వాలిటి లక్ష కుంటదండి పాతిక వేలు మీరు ఇప్పుడా పాతిక వేల కోసం చూసుకుంటే మీకూ మీకు అంత కలర్ఫుల్గా రాదు కదండి చూడండి మీరు వాళ్ళు చేసిన ఫోటోస్ చూపిచ్చమనండి మేము చేసినవి చూపిస్తాము మీకు మా దాని మీద అక్కడ నచ్చితే మీరు అక్కడికి ఎల్లండి మాకేం పర్వాలేదు మరందుకేనండి తక్కువ చే మీకు ఇంకో విషయమేంటంటే మీకు తక్కువలో చెయ్యమంటే తక్కువలో చేసేస్తామండి ఆ లక్ష ఏంటండి ఆ డెబ్బై ఐదు వేలకే బ్లాస్టింగ్ అన్ని పెట్టి చేసేయ మంటే చేసేస్తామండి కానీ మీరు అనుకున్నట్టు ఫ్లవర్స్ అవే రావండి మరి అదేమరి చూడండి అదంటే చెప్తున్నాగా అదే ఫ్లవరు మీకు అవే మీరు చెప్పిన ఫ్లవరే పడతుందండి

అదే లక్షా పాతిక అండి ఇంక లక్షా పాతిక ఖాయం చేసుకోండి మీరు ఫోటో పంపండి దాని బట్టి ఇంకేమన్న తగ్గేదేమన్న ఉంటే చెప్తానండి సరే అండి సరే అండి సరే అండి

సరే అండి